చెప్పు ఎవరు ఎక్కడ పోగొట్టుకున్నావు బస్సులో పోగొట్టుకున్నావా కార్డ్ కొత్త ఐడి కార్డ్ తీసుకోవాలా అయితే ఒక వంద రూపాయలు ఫైన్ పడుద్ది అయితే ఒక ఫోటోను ఒక వంద రూపాయలు తీసుకొని అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది కదా ఆ అక్కడికి వెళ్లి మామూలుగా వంద రూపాయలు ఫైన్ కట్టేసి రసీదు తీసుకొని ఇవ్వు ఒకటి ఇస్తే నీకు మామూలుగా తీసుకొని ఒక టూ డేస్ తర్వాత ఐడి కార్డ్ ఇస్తారు ఐడి కార్డు ఎ ఎక్కడ పోగొట్టుకున్నావు బస్సులోన చూసుకోవాలి ఈ సారి ఈసారి అలా పోగొట్టుకుంటే ఫైన్ ఎక్కువ పడుద్ది అవును దేనికి ఇప్పుడు మామూలుగా బస్సు పాస్ ఏమైనా రెన్యువల్ చేపించుకోవాలా ఏంది మామూలుగా ఇప్పుడు ఫోన్లు కూడా కాలేజీకి తెస్తున్నట్లున్నారు అందరూ ఫోన్లు కూడా కాలేజీకి తీసుకోని రామాకు ఒకవేళ పోయిందనుకో ఫోన్లు ఎవ్వరు రెస్పాన్సిబులిటీ మీరు ఫోన్లు కూడా తెచ్చుకోకూడదు కాలేజ్కి అప్పుడు ఇప్పుడు ఐడి కార్డు పోయినట్టే మళ్ళీ ఫోన్లు కూడా పోయినాయి అనుకో అప్పుడు మేము మళ్ళీ తీసుకొని రావాలంటే ఆ కష్ట అది తేమాకు ఈసారి సరేనా ఫోన్లుగాని ఐడి కార్డ్లు ఉండవు ఐడి కార్డు కూడా ఈసారి పోగొట్టుకోమాకు ఎందుకని ఎందుకంటే ఫైన్ ఎక్కువ పడుద్ది ఈసారి నేను మీరు అనుకున్నంత మూడు వందలు ఫైన్ వేయమని చెప్తా పోగొట్టుకోమాకు జాగ్రత్తగా ఉంచుకో సరేనా మరి అవునులే తీసుకుంటున్నావు కదా ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఐడి కార్డు నీ ఫోటో అన్ని దానిమీద ఉండి ప్రూఫ్స్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ పోగొట్టుకోకూడదు మళ్ళీ అది ఇబ్బంది అయిద్ది అందుకనే ఐడి కార్డు ఎక్కడపడితే అక్కడ వేసుకో మాకు ఒకసారి పోయిందంటే ఐడి కార్డు ఫైన్ ఎక్కువ పడుద్ది అందుకని చెబుతున్నా జాగ్రత్తగా చూసుకో మామూలుగా వచ్చేటప్పుడు బ్యాగ్లో వేసుకో కాలేజ్కి వచ్చినప్పుడు మామూలుగా యూనిఫామ్ ఉంటుందిగా యూనిఫాంలో వేసుకో సరే ఇప్పుడు నీవు చెప్పావు కదా అక్కడికి వెళ్లి హండ్రెడ్ ఫైన్ కట్టి తీసుకో ఫోటో కూడా ఇచ్చేయి ఈసారి నెక్స్ట్ అట్లా రిపీట్ కాకుండా చూసుకో ఓకే నా అమౌంట్ వం వంద రూపాయలు కడితే చాలు ఈసారి పోయిందంటే నేను మూడు వందలు కట్టమని చెప్తా అక్కడ ఆ సార్కి ఈసారి పోగొట్టుకోకుండా ఉంచుకో సరేనా మరి ఓకే ఉంటా సరే మరి సరే సరే